ఒక మానవుడిగా నేను చాలా నక్షత్రాలు మరియు గ్రహాలను ఆకర్షించాను కానీ నాకు అత్యంత ఆసక్తి కరమైనది ప్లానెట్ ఎర్త్ భూమి ఒక అద్భుతమైన గ్రహం ఇది జీవితానికి అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉంది ఇది సూర్యుని నుండి సరైన దూరంలో ఉంది ఇది జీవితాన్ని మద్దతు ఇవ్వడానికి అవసరమైన ఉష్ణోగ్రత మరియు కాంతిని అందిస్తుంది భూమికి ఒక మందపాటి వాతావరణం ఉంది ఇది గ్రహాన్ని ఎక్కువగా ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు మరియు ఉల్క శకలాల నుండి రక్షిస్తుంది భూమికి ఒక సముద్ర ఉపరితలం కూడా ఉంది ఇది జీవితానికి అవసరమైన నీటిని అందిస్తుంది భూమి యొక్క జీవ వైవిధ్యం నాకు చాలా ఆకర్షణీయంగా ఉంది భూమిపై మిలియన్ల రకాల జీవులు ఉన్నాయి వీటిలో మానవులు కూడా ఉన్నారు ప్రతీ జీవి ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన మార్గంలో అభివృద్ధి చెందింది భూమి యొక్క చరిత్ర నా చరిత్ర నాకు కూడా ఆసక్తి కరంగా ఉంది భూమి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది మరియు అప్పటి నుండి అభివృద్ధి చెందింది భూమిపై జీవితం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైనది మరియు మానవులు మాత్రమే చివరిగా అభివృద్ధి చెందారు భూమి ఒక అద్భుతమైన గ్రహం మరియు నేను దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను నేను భవిష్యత్తులో భూమిని అన్వేషించడానికి మరియు దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఆశిస్తున్నాను